సొంతూరు అంటే స్వస్థలం మా సొంతూరు వచ్చేసి ఈ పల్లెటూరు మాకు ఇక్కడ ఊర్లలో మా అమ్మ వాళ్ళు వ్యవసాయం చేస్తారు నాకు ఇష్టమైందైతే వ్యవసాయం ఇంటికి వెళ్తే అమ్మ వాళ్ళకి నాన్న వాళ్ళకి వ్యవసాయం పనులలో కొద్దిగా సహాయపడవచ్చు సొంతూరు అక్కడికి వెళ్తే ఇక అదే అది సొంతూరు కాదనుకోండి కానీ అక్కడికి వెళ్ళి చిన్ననాటి స్నేహితులతో కలిసి ఆడుకోవడం కలిసి ముచ్చట్లు చెప్పుకోవడం ఏం పనులు చేస్తున్నాం ఎటువంటివి చేస్తున్నాం అమ్మ వాళ్ళకు పోయి ఉన్న రెండు రోజులు వాళ్ళకి సహాయం చేయడం ఈ పనులు చేయడానికి నాకు చాల ఇష్టం అనిపిస్తుంది అక్కడికి వెళ్తే నా మా ఫ్రెండ్స్ ఉంటారు కదా నాతో పాటు నా ఏజ్ నా ఏజ్ వాళ్ళు వాళ్ళందరిని కలవచ్చు ఇంటి పక్కన వాళ్ళని కలవచ్చు చుట్టూ ఉన్న వాళ్ళని కలవచ్చు ముసలి వాళ్ళను వాళ్ళను వీళ్ళను మాట్లాడుకుంటూ సరదాగా అనిపిస్తుంది వాళ్ళతోని ఒక నాలుగు ఐదు రోజులు గడిపి రావడానికి నేను ఎక్కువగా నెలలో సుమారుగా నెలకి రెండు సార్లు అయినా గాని వెళ్ళి వెళ్ళినప్పుడల్ల కనీసం ఒకటి రెండు రోజులు అక్కడ ఉండేటట్టుగా సొంతూర్లో నేను అక్కడ ప్లాన్ చేసుకుంటూ అంటే ఈ రోజు వెళ్ళాను అనుకోండి రేపు ఎల్లుండి ఉండి ఎల్లుండి సాయంత్రానికి అంతా మళ్లీ తిరిగి మా ఇంటికి వచ్చే విధంగా అట్లా చూసుకుంటా ఎందుకంటే ఆ వాతావరణం ఆ పని మట్టి సు సువాసన ఆ వ్యవసాయం ఆ పనంతా చాలా కళ్ళకు ఎంత పల్లెటూరి వాతావరణం చాలా బాగా అనిపిస్తుంది పల్లెటూరులో కదా సిటీలలో ఈ ట్రాఫిక్ ఈ అల్లర్లు తలనొప్పుల కంటే సాటర్డే వీక్ ఆఫ్ పెట్టుకోవాలి శుక్రువారం వెళ్ళాలి శుక్రువారం వెళ్ళిపోయి మళ్ళీ మండే రోజు వచ్చేస్తే కథ మండే మార్నింగ్ డ్యూటీకి అందేటట్టు సండే సాయంత్రం అయిన వస్తాను నాకు అట్లా వెళ్ళడానికి చాలా ఇష్టం